వస్తున్నా వస్తున్నాను సామాన్లెక్కువున్నాయండి బాగా ఏమోగాని ఈ ప్రయాణాలు ఎంటోగాని ఎక్కడదాక వెళతారు గురువుగారు నేను చివరిదాక వెళ్తానండి బాబు వెళ్ళాలి విజయవాడ వచ్చేవరకు ప్రశాంతత లేదండి అయ్యబాబోయ్ ఏమి జనమండి బాబోయ్ ఇక్కడ ట్రైన్లో కూర్చునేదాక కూడ మనశాంతి లేదు దొరుకుతుందో దొరకదో ట్రైన్కి ఎక్కుతామో ఎక్కామో అన్నట్టు ఉంది

లేదండి తీసుకున్నామండీ టిఫిను కట్టిచ్చుకున్నాం ఇందాక అక్కడ కూర్చుని తినేశాంలేండి అయ్యో ఏంటండి చూస్తున్నారా మొత్తం కిటికీ పక్కన కూర్చుని మొత్తం ఎలా జరుగుతుంది డెవలప్మెంట్ ఏమైనా అయ్యిందా లేదనా ఈ మధ్యన వచ్చినట్లు లేరేమో మీరు ఈ చాలా సంవత్సరాలు అయిందండి డెవలప్ చేసి

అదొకటి పైగా మీకు ఏ ఊరెళ్ళాలన్న ఈ ఏది వేరే రాష్ట్రాల్లో ఎక్కడికెళ్ళాలన్న కూడ మీకు ఇక్కడ్నుంచి ఉంటాయి ట్రైన్లు

అమ్మా పెద్ద స్టేషన్ అండి బాబు ఇది అక్కడ ఇంజన్లు మారుస్తారు పైగా ఒక్క అరగంట గంట ఉంచేసి ఇంజన్లు మార్చి అన్ని కూడ చేసేది విజయవాడలోనే

ఇప్పుడు

ఎక్కువండి ఎక్కువగా పైగా మళ్ళి క్యాంటీన్లు కూడ ఇక్కడ మీకు దొరుకుతాయండీ ప్రతి ప్లాట్ ప్రతీ ప్లాట్ఫార్మ్లోను ఏదోటి దొరుకుతుంది మీకు కావల్సినవి

అదేలేండి ఎక్కడికెళ్ళాలన్నా ఇక్కడ నుంచి కనక్ట్ అయ్యి వెళ్ళాలంతే ఇంక

ఇలా ఉందండి మరి సరే చికటయిపోయి ఇంక నిద్రొస్తోంది పడుకోండి పొద్దున్న మాట్లాడుకుందాం

కొంచెం నీరసంగా ఉందిలేండి సరే అండి